రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు సూచనలు మరియు అభిప్రాయం శుభ్రత మరియు పరిశుభ్రత రైలు బోగీలు మరియు ప్లాట్ఫార్మ్లు మరింత పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి టాయిలెట్లను తరచుగా శుభ్రం చేయడం మరియు నీటి సౌకర్యాన్ని నిర్ధారించాలి ప్రమాద రహిత ప్రయాణం ప్రయాణికుల భద్రత కోసం మరింత పటిష్టమైన భద్రతా చర్యలు అవసరం చోరీలు అసౌకర్యాన్ని నివారించేందుకు మరింత భద్రత సిబ్బంది నియమించాలి బహుళ మరియు సేవలు రైల్లో అందించే ఆహార నాణ్యత మెరుగుపరచాలి వైఫై సౌకర్యం మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు సమాచార ప్రదర్శన బోర్డులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలి సమయ పాలన రైళ్లు నిర్ణత సమయానికి నడిచేలా చర్యలు తీసుకోవాలి తగిన సమాచారాన్ని ముందుగానే ఎస్ ఎం ఎస్ లేదా యాప్ ద్వారా అందించాలి